నేను సొ మా యొక్క స్నేహితునికి సొంత తోట నాటుకోవడానికి సహాయపడుతున్నాను నా అంటే అతడు ఏం నాటుతున్నాడంటే అరటి తోటను నాటుతున్నాడు అరటి తోట నాటడం వల్ల మంచి లాభాలు కలుగుతాయనేసి నేను అతనికి చెప్పాను అతను అదే నాటాడు నా సలహాలు ఏమిస్తున్నానంటే అరటికాయలు నాటడానికి మంచి యొక్క పిలకలు ఫస్ట్ మంచి పిలకలను తెచ్చి దానిని పెట్టుకొని అదేవిధంగా గడ్డపార పారతో గుంత తవ్వి ఆ గుంతలో మంచిగా నాటి దానిని అలానే పెట్టి దానికి నీరు పోసి పెద్దయ్యేంత వరుకు చూసుకొని దానికి మంచి ఆర్గానిక్ అంటే ఆర్గానికా మందులు కొట్టి దాని బాగా పెంచితే మనకు అది మంచి ఫలితాన్ని ఇస్తుందనేసి మనము చెప్పుకోవచ్చు అదేవిధంగా నేను అతనికి ఏమి సలహా ఇచ్చాను అంటే నీవు ఎక్కువ అరటి పిలుకలు తెచ్చి నాటి పెంచితే మనకు లాభం అనేది కలుగుతుదనేసి ఆయనకు నాయొక్క స్నేహితునికి నేను చెప్పాను నా స్నేహితుడు కూడా అదే చేశాడు మళ్ళీ అదే విధంగా మళ్ళీ వచ్చి నేను ఎలా సహాయపడ్డాను అంటే ఆయన చేసేటప్పుడు అతనికి అరటి పిలకలు తెచ్చించడంలో గాని ఆ గుంతలు తవ్వడంలో గాని నీళ్లు పోయడంలో గాని ఆర్గానిక్ మందులు వేయడంలో గాని మంచిగా అతనికి నేను సహాయపడ్డాను అదేవిధంగా మేము చేసిన ఈ పని చాలా సక్సెస్ గా ముందుకు సాగి ఎన్నో అరటి కాసి వాటిని మేము అమ్ముకొని మంచిగా సాధించామనేసి మేము మీతో తెలియపరుచుకొంటున్నాను